పాఠశాలలలో కళాశాలలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్రం ఏం చేయాలని అనుకుంటున్నారు క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ఇంటర్ స్కూల్ కాలేజీల పోటీలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం పాఠశాలలో కళాశాలలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉంది క్రీడా కార్యక్రమాలు ఏం చేయాలి అంటే వాళ్ళకి స్పోర్ట్స్ గురించి అవగాహన కలిపించాలి ముందే స్పోర్ట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నవి పిల్లలకు తెలియజేయాలి అందుకోసం మేము ఇంకా మీటింగ్స్ లాంటివి ప్రోగ్రామ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి ఇంటర్ స్కూల్ కాలేజీలలో పోటీలు నిర్వహించాలి అంటే స్కూల్లల్లో కాలేజీలలో పోటీలు కబడి కోకో రన్నింగ్ అని చెప్పి ఇలా రకరకాల పోటీలు నిర్వహించాలి ఇంకా వాళ్ళకు వాటికి కావాల్సిన గ్రౌండ్ మినహాయించాలి అలా ఇంకా చెప్పాలి అంటే ఆట వస్తువులకు కావాల్సిన అన్ని విధాలైన మౌలిక సదుపాయాలు వాళ్ళకు కల్పించాలి అప్పుడు పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకి ఇవన్నీటిమీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది రాష్ట్రం ఇవన్నీ చేయడం ఎంతో అవసరం